హలో ఎవరండి మాట్లాడేది చెప్పండి సార్ చెప్పండి అవునండి మేమిద్దరము మా ఇద్దరి పిల్లలు ఉంటామండి అంటే పిల్లలు చిన్నవాళ్ళే అండి ఫ్యామిలీ రూము మాకు కావాలండి

ఓకే అండి పేమెంట్ ఎంత అవుతుందండి ఓకే అయితే అండి మాకు టూ డేస్ కావాలండి నేను వచ్చి అవన్నీ సబ్మిట్ చేస్తాను ఆఫ్టర్నూన్ వస్తామండి అవన్నీ సబ్మిట్ చేస్తామండి ఓకే అండి ఓకే అండి త్యాంక్స్ అండి